అవును సార్ చెప్పండి చెప్పండి ఏమేమి కావాలి అవును సార్

చెప్పండి సార్ ఏమేమి కావాలో అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఒక పెన్సిల్ మామూలుగా ఒక ఒకటి కొంటే ఫోర్ రూపీస్ పడుతుంది అదే బల్క్లో కొంటే మీకు అదే ఒక పెన్సిల్ త్రీ రూపీస్కి టూ రూపీస్ ఎయిటీ ఫైవ్ పైస్కి ఇలా వస్తుందండి కొంచెం తక్కువలో పడుతుంది

ఓకే అంటే ఇప్పుడు పెన్స్ అంటే పెన్స్లో మా దగ్గర టూ టైప్స్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ పెన్సు ఉన్నాయి త్రీ రూపీస్ పెన్సు ఉన్నాయి అంటే బాల్ పాయింట్ పెన్స్ కొన్ని నార్మల్ పెన్స్ కొన్ని ఏవి కావాలి

ఓకే ఇవన్నీ లిస్ట్ చెప్తారా ఒకసారి ఎన్నెన్ని కావాలో ఓకే ఓకే ఓకే సార్ ఇవన్నీ నేను లిస్ట్ రాసుకున్నాను అంటే మేము డిస్కౌంట్ అనేది మా చేతిలో ఉండడు అంటే మా పైన మా సార్ ఒకరు ఉంటారు వాళ్ళు ఏమంటర్రో వినాలి ఫస్ట్ ఆ సార్ ఏమంటే దాన్ని బట్టి మాకు డిస్కౌంట్ అనేది ఓకే సార్ అయితే మేము ఒకసారి మా సార్తో మాట్లాడి చెప్తాను అంటే మా షాప్ కేవలం మేము ఇద్దరం ఉంటాము ఆయన మా సూపర్వైజర్లాగా అన్నమాట సార్ని అడిగి నేను మీకు కన్ఫామ్ చేస్తాను సార్ ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అస్